నేను రోజువారీగా చేసే శారీరక వ్యాయామం వలన నాకు బోడీ రిలాక్సేషన్ అవ్వడమే కాకుండా మెంటల్ స్ట్రెస్ బోడి స్ట్రెస్ బాడీ పెయిన్స్లో కూడా మెరుగుదల వచ్చింది దీనివలన నేను చురుకుగా పని చేసుకోగలుగుతున్నాను శారీరక వ్యాయామం అనేది మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది